బేసిక్గా నాకు వంట చేయడం అనేది అంటే చాలా ఇష్టం సో నేను వండుతూ ఎదుటి వాళ్ళకి పెట్టి పెట్టటం వాళ్ళు బాగుందని అనగానే సంతోష పడటం ఇవన్నీ ఇలాంటివి అన్నీ నేను చాలా బాగా ఇష్టపడుతూ ఉంటాను కాకపోతే నేను కొత్తగా కొత్త కొత్త పద్ధతుల్లో వంటను వండటానికి బాగా ఇష్టపడుతూ ఉంటాను ముఖ్యంగా ఎన్వీలు ఎక్కువగా మసాలా కర్రీలు అవీ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను అన్నమాట అలాగే వెజ్జులో కూడా రకరకాల కా కూరలు కొత్తగా ఏవైనా ఐటమ్స్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను నెక్స్ట్ యూట్యూబుల్లో గూగుల్లో చూపించిన కొత్త రకాల వంటలన్నీ కూడా స్నాక్సు ఇలాంటివి అన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటాను నేను వండుతూ పది మందికి పెట్టి వాళ్ళు బాగుందంటే చాలా సంతోషించడం నాకు అలవాటు సో నేను వండిన వంటలన్నీ కూడా మా వాళ్ళకి పెట్టడం అవి బాగున్నాయా లేవా అని అడగడం ఒకవేళ బాగోలేదు ఇవి తగ్గాయి అంటే వాటిని మళ్ళీ వండేటప్పుడు సరి చేసుకోవటం అవి చూస్తూ చేసుకుంటూ ఉంటాను సో ఇంకా స్వీట్సు కావలసినవి వాళ్ళకి కావాలసిన స్నాక్స్ ఇలాంటివన్నీ వండటానికి బాగా ఇష్టపడుతూ ఉంటాను ఉంటాను వంటలనేవి నాకు ఫస్ట్ నుంచి కూడా క్రొత్త క్రొత్త పద్ధతుల్లో వండటం నేర్చు ఇంకా రానివి ఏవైనా ఉంటే నేర్చుకోవటం అనేది నాకు చాలా ఇష్టం అన్నమాట నెక్స్ట్ ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా వండి వాళ్ళకి ప్యాక్ చేసి ఇవ్వటం నెక్స్ట్ ఒక ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు కూడా ఎవరికైనా ఏవైనా ఫుడ్ అది ప్యాక్ చేసి ఇవ్వడం అనేది నాకు ఒక చిన్న అలవాటు సో నేను ఎవరికైనా సరే వంట అనగానే బద్దగించకుండా నేను అవకాశం ఉన్నంతలో ఏవేవి వాళ్ళకి నా దగ్గర ఉన్న ఐటమ్స్తో ఏవేవి వండగలను వాళ్ళకి ఎంత త్వరగా అందించగలనని చూసుకొని దాన్ని బట్టి నేను వంటను ప్రిపేర్ చేసుకోవటానికి చూస్తూ ఉంటానన్నమాట వంట చేసేటప్పుడు కూడా ఎక్కువ స్ట్రైన్ అవకుండా నాకు వచ్చిన పద్ధతిలో అతి సులువుగా త్వరగా వండటానికి ప్రయత్నిస్తూ ఉంటాను రకరకాల కూరలు వండటం అది అందరికీ పెట్టడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది సో ఇంట్లో వాళ్ళు కూడా అవి తినడం బాగున్నాయి అనడం కూడా చాలా నాకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది వంటలని క్రొత్త క్రొత్త పద్ధతులలో ఇంకా ఎవరైనా వండేటప్పుడు నాకు రాని వంటలు ఇవతల వాళ్ళు వండేటప్పుడు వాళ్ళని అడగడం ఎలా వండారు ఏంటి ఆ మెటీరియల్స్ ఏంటి అందులో ఇంగ్రిడియంట్స్ ఏంటి అని అవి కనుక్కుంటూ ఉండి మళ్ళీ అవి తెచ్చుకుని నేను కొత్తగా ప్రయత్నించడం ఆ ప్రయత్నించిన వంటల్ని మళ్ళీ నేను టేస్ట్ చూసి బాగుంటే పదిమందికి పెట్టడం అలా నేను చేస్తూ ఉంటాను అన్నమాట స్వీట్స్ అయితే చాలా రకాలు చేస్తూ ఉంటాను స్నాక్స్ ఐటమ్స్ కూడా బాగానే చేస్తూ ఉంటాను అన్నమాట సో బిర్యానీ ఎస్పెషలీ బిర్యానీ వండటం అనేది నాకు చాలా ఇష్టం చాలా చాలా బాగా కూడా వచ్చు సో ఎన్వీతో చేయడం వెజ్ బిర్యాని ఇలా బిర్యానిల్లో ఇంచు మించు ఐదు ఆరు రకాల వరకు చేయగలను అన్నమాట సో ఏంటంటే వంట అనేది మనం చేసిన ఇంట్రెస్ట్ని బట్టి అది బాగా కుదురుతుంది అనేది నా నమ్మకం సో దానివల్ల నేను ఎప్పుడూ వంట చేసినా సరే ఇంట్రెస్ట్గా దానికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ అన్నీ కూడా సమకూర్చుకొని చాలా బాగా వంట చేయడానికి బాగా ప్రయత్నిస్తూ ఉంటాను అన్నామాట అలా వండిన వంటలని నా ఫ్రెండ్స్ అని కొలిగ్స్ అని ఇలా ఎప్పుడైనా ఎవరైనా ఇళ్ళకి వచ్చేటప్పుడు హోటల్కి ఇచ్చి ఆర్డర్లు పెట్టుకోకుండా నేనే స్వయంగా వండి వడ్డించడానికి ఇష్టపడుతూ ఉంటాను